ఫోటోగ్రఫీని ఒక వృత్తిగా ఎంచుకునే ఎంచుకోవాలనే వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మంచి వృత్తి అది ఈ రోజులలో ఎక్కడ చూసినా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే కానీ ఎక్కువ మంది ఫోటోలు తీయటం వీడియోలు తీయటం మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో మన బంధుమిత్రులతో ఎక్కువగా పంచుకుంటు ఉంటారు ఫోన్ల ద్వారా అయితే మంచిది ఎంచుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ డబ్బులు తక్కువ వచ్చినా కానీ చక్కగా మంచి మంచి కస్టమర్లను చెప్పిన కాడికల్లా వెళితే మంచి మంచి ఫోటోలు తీయటం వారికి కావాల్సిన విధంగా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త టెక్నాలజీని వాడుకుని మంచిగా ఫోటోలు తీస్తే ఎక్కువ మంది కస్టమర్స్ ఎక్కువగా మన దగ్గరకి వస్తారు అలాగే ఈ తీసిన మంచి మంచి వీడియోస్ స్టిల్స్ కానీ కొత్త కొత్త ఫోటోలు కానీ మన సోషల్ మీడియాలో షేర్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రాంతాల వారికి కూడా తెలుస్తుంది మన గురించి అప్పుడు వారు కూడా మన దగ్గరకి వచ్చి ఎక్కువసేపు మనతో టైం స్పెండ్ చేయటానికి వీలుగా ఉంటుంది